నమస్కారం సార్ మీరు మున్సిపాలిటీ అధికారి కదా అండీ సార్ ఏం లేదు సార్ మా వీధిలో చెత్తకుండి ఉంది సార్ దానిలో అదిపగుళ్ళు వచ్చింది సార్ దాని నుంచి చెడు వాసన వ్యర్థం బయటికి వచ్చేసి చెడు వాసన దుర్వాసన వస్తుంది సర్ అది అది కాకుండా కుక్కలు పిల్లులు దాన్ని బయటికి లాగి చెండాలం చేస్తున్నాయి సార్ పిల్లలు ఉన్నారు సార్ మా వీధిలో చాలామంది వాళ్ళకి జబ్బులు చేస్తాయి సార్ మా పిల్లలు ఉన్నారు ఈ వాసనకు తట్టుకోలేకపోతున్నాము పిల్లలకి ఏదైనా జబ్బులు చేస్తే లక్షలు లక్షలు మేము పెట్టుకోలేం సార్ దయ మా యెడల దయ ఉంచి మీరు దీన్ని రేపు ప్రొద్దున చెత్త తీసుకెళ్ళేవాళ్ళు ఎవరైనా వస్తే క్రొత్త చెత్త కుండి పెట్టి ఇది తీసివేసి శుభ్రం చేయాల్సిందిగా కోరుతున్నాను సార్ మా చిరునామా వచ్చేసి కొత్తపేట ఉంది కదా అండీ దాంట్లో విలేఖరి కాలనీ అని ఒకటి ఉంటుంది సార్ అక్కడ వాటర్ టాంకర్ ఉంటుంది దాని ఎదురుగా మూడో ఇల్లు సార్ మా యెడల దయ ఉంచి మా యెడల దయ ఉంచి మీరు కఠిన చర్యలు తీసుకొని కొత్తగా చెత్తకుండీ పెట్టవలసిందిగా కోరుతున్నాను సార్